నమస్తే మేడం చాలా ఉన్నాయి మేడం ఈసారి మా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టు ప్రదర్శనలో మొదటి బహుమతి గెలిచారు మేడం వాళ్ళ కుది చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది మేడం అవునా మేడం మీరు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మేడం అది ఏదో మంచి విషయం చెప్పారు నేను గమనించాను మేడం మా పిల్లలు మా స్కూల్ పిల్లలు ఇప్పుడు పిల్లల సాధారణ పాఠశాల విద్యలో కాకుండా సృజనాత్మకంగా కూడా ఆలోచిస్తున్నారు మేడం అవునా మేడం మీరు చెప్తు ఉంటే చాలా ఆనందంగా ఉంది మేడం మనం ఇంకా కొత్త మార్గాల్ని కూడా అన్వేషించి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలి మేడం నాకు సమ్మతమే మేడం మంచి ఆలోచన ఇక మీద విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా మారేలాగ మన బోధనా విధానాలను మెరుగుపరచాలి మేడం పూర్తిగా సమ్మతిస్తున్నాను మేడం నేను ఒకసారి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి ఒక సంయుక్త ప్రణాళిక రూపొందిద్దాం మంచిది మేడం మంచి ఆలోచన సరే మేడం ఇం మీద ఇంక మీద విద్యార్థులకు మరింత ప్రయోజనకరంగా మారేలాగ మన బోధన కూడా విధానాలను మార్చుకుందాం నమస్తే మేడమ్ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి మేడం మా స్కూల్లో ఇంకా ఈ మధ్య పిల్లలు చాలా బాగా చదువుతున్నారు మేడం లేదు మేడం ఇంకా కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకున్నాను మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకి మరింతగా మెరుగుపరిచే విధంగా పిల్లలకి సబ్జెక్టు విధంగా బాగా ట్రైనింగ్ ఇచ్చి ముందు ముందు రాష్ట్రంలో మా పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం మంచిది మేడం సంతోషం మాకు కూడా సమత్తం మేడం నమస్తే మేడం